హలో నమస్తే సార్ చెప్పండి సార్ అవును సార్ సిటిజెన్ స్కూల్ ప్రిన్సిపాల్ నే సార్ మాట్లాడుతుంది చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఫస్ట్ స్టాండర్డ్ కి పదిహేనువేలు ఫీజు సార్ అండ్ సెకండ్ స్టాండర్డ్ కి ట్వంటీ థౌసండ్ ఫీజు సార్ సార్ అంతే సార్ అంతే సార్ అవును సార్ అంతే సార్ మా స్కూల్ ర్యాంక్స్ కూడా అలానే ఉంటాయి సార్ మా దగ్గర ఎక్కువగా డిసిప్లిన్ మెయిన్ సార్ అంతే కాదు సార్ మేము ఓన్లీ క్లాసులు చెప్పడమే కాదు లైఫ్ లో ఎలా ఉంటే ఏ కోర్స్ చెయ్యాలి మేము గైడ్ చేస్తాం సార్ ఫ్యూచర్ కోసం కూడా అదే విధంగా మేము హాస్టల్ నడుపుతూ క్లాసులు చెప్తాము తర్వాత ఈవెనింగ్ మేము ట్యూషన్స్ చెప్తాము ఇక్కడే తర్వాత గేమ్స్ కూడా ఆడిస్తాం సార్ సార్ అంటే ఏ క్లాస్ కి అయినా సరే అడ్మిషన్ ఫీజు వన్ థౌసండ్ ఏ సార్ వన్ తౌ సార్ అడ్మిషన్ ఫీజు వన్ థౌసండ్ సార్ అదే విధంగా బస్సు ఫీజు బస్సు స్పెషల్ ఫీజు కూడా ఉంటాయి బస్సు ఫీజు సార్ అదీ బస్సు ఫెసిలిటీ అనేది ఉంది కాకపోతే ఫీజు అనేది మీరు కట్టుకోవాలి సార్ ప్రతి మూడు నెలలకి ఒకసారి కట్టుకోవాలి అవును సార్ ఫీజు కి దానికి సంబంధం లేదు సార్ మీరే కట్టుకోవాలి సార్ బుక్స్ మేమే ఇస్తాం సార్ అలాగే యూనిఫామ్ కూడా మేమే ఇస్తాము షూ కూడా మేమే ఇస్తాము ఒక బస్సు మాత్రం మీరు కట్టుకోవాలి సార్ సార్ అదీ టీచర్స్ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ సార్ అందరూ పీహెచ్డీ చేసిన వాళ్లే ఓకే సార్ అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీహెచ్డీ చేసిన వాళ్లే కానీ మాములు ఎవరూ లేరు సార్ అందరూ ఎడ్యుకేటెడ్ ఏ ఒక్కసారి మీకు ఓకే అంటే రేపు వచ్చి స్కూల్ కి వచ్చి మా స్కూల్ గురించి ర్యాంక్స్ గురించి ఒకసారి చుడండి సార్ మీకు డిసిప్లిన్ ఎలా ఉందో చూసి మీకు నచ్చితే పిల్లల్ని జాయిన్ చేయండి సార్ ఓకే సార్ వచ్చి చూసి మాట్లాడండి సార్ ఉంటాను సార్